ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఏప్రిల్ టెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ వన్